మన భారతదేశంలో నృత్యానికి ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా పండుగలు మరియు వేడుకలలో కొన్ని ఉదాహరణకి సంక్రాంతి పండుగ అప్పుడు ఇది పంటల పండుగ ఈ సమయంలో మన ప్రజలందరూ ఆనందంతో నృత్యం చేస్తారు అదే దసరా పండుగ దసరా పండుగ అప్పుడు మరియు దివాళి పండుగ అప్పుడు వివిధ రకాల నృత్యాలను ప్రదర్శిస్తారు వివాహాలు మరియు ఇతర శుభ కార్యాలలో కూడా వాళ్ళెంతో సంతోషించి వాళ్ళ నృత్యాన్ని తెలియజేస్తారు రాష్ట్రాలవారి ప్రత్యేకత నృత్యకత నృత్యం ఉంటుంది